రోజు వారి సంభాషణలో ఉపయోగించే కొన్ని సాధారణ పదబంధాలు జాతీయాలు నమస్తే హలో నమస్కారం ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారు నేను బాగా ఉన్నాను నేను బాగున్నాను మీ పేరు ఏమిటి మీ పేరు ఏమిటి నా పేరు నా పేరు ధన్యవాదాలు కృతజ్ఞతలు లేదా థ్యాంక్స్ క్షమించండి మన్నించండి లేదా సారీ ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఇది ఎంత దీని ధర ఎంత మీకు సహాయం కావాలా మీకు సహాయం కావాలా శుభోదయం గుడ్ మార్నింగ్ శుభ సాయంత్రం గుడ్ ఈవినింగ్ శుభరాత్రి గుడ్ నైట్ మీకు సంతోషంగా ఉందా మీరు హ్యాపీగా ఉన్నారా నాకు చాలా ఆనందంగా ఉంది నేను చాలా హ్యాపీగా ఉన్నాను అవును ఎస్ కాదు నో సరే అలాగే పర్వాలేదు ఇబ్బంది లేదు తప్పకుండా ఖచ్చితంగా నాకు అర్థం కాలేదు నాకు అర్థం కాలేదు మళ్ళీ చెప్పండి దయచేసి మళ్ళీ చెప్పండి నేను తెలుగు నేర్చుకుంటున్నాను నేను తెలుగు నేర్చుకుంటున్నాను నిదానంగా మాట్లాడండి కొంచెం నిదానంగా మాట్లాడండి ఇక్కడ రండి ఇక్కడ రా ఇక్కడి పేరు ఏమిటి ఈ ప్రదేశం పేరు ఏమిటి నాకు నీళ్లు కావాలి నాకు నీళ్లు కావాలి ఎప్పుడు కలుస్తాం మనం ఎప్పుడు కలుస్తాం మీరు ఎక్కడ ఉన్నారు మీరు ఎక్కడ ఉన్నారు నన్ను క్షమించండి దయచేసి మన్నించండి చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ రహదారి ఎక్కడికి వెళుతుంది ఇక్కడి సమీపంలో ఏ మంచి హోటల్ ఉంది మీ సహాయం నాకు అవసరం నన్ను బస్ స్టాండ్కి తీసుకెళ్ళగలరా ఎడమవైపు తిరుగు కుడివైపు తిరుగు నేరుగా వెళ్ళండి ట్రైన్ ఎప్పుడు వస్తుంది ఇది దూరమా మీ ఆరోగ్యం ఎలా ఉంది దీని ధర ఎంత దీనికి తగ్గ ధర చెప్పండి ఇది చాలా ఖరీదుగా ఉంది